మా స్కూళ్ళలో మేము పీటీ పీరియడ్ వదిలినప్పుడు మేము రన్నింగ్ చేసే వాళ్ళము రన్నింగ్ చేసి పోటీల్లో గెలిచేవాళ్ళము ఇలాగ ఫ్రెండ్స్ అంతా కలిసి పోటీలు పెట్టుకుంటు రన్నింగ్ చేసే వాళ్ళము ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా పాల్గొంటు ఉంటాము అలా ఎవరు ఫస్టు వస్తారో అనేసి మేం పాల్గొంటుంటాం ఇలా మా పీటీ సార్సు రన్నింగ్స్ పెడతారు లేకపోతే ఇంటర్వెల్స్ అప్పుడు మేము రన్నింగు ఏదైనా షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకున్నా రన్నింగ్ చేసుకుంటు తీసుకెళ్ళే వాళ్ళము ఇలా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రన్నింగ్ చేసేవాళ్ళం పీటీ పీరియడ్ అప్పుడు కానీ లేకపోతే రన్నింగ్ కానీ లేకపోతే ఖోఖో కబడ్డీ ఇలా ఆడడం వల్ల కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఇలా ఆడడం ఎంతో హ్యాపీగా కూడా ఉంటాము ఫ్రెండ్స్ అందరం కలిసి రన్నింగ్ చేసుకుంటు ఇంట్రవెల్స్ వంటి ఏదన్నా ప్రత్యామ్నాయ రన్నింగ్లు వర్కౌట్లు ఇలాగ వాలీబాల్స్ ఇవన్నీ ఆడే వాళ్ళము రన్నింగు ఎంతో సహాయపడతె సహాయపడతు ఉండేది ఇలాగ మేము ఎన్నో రన్నింగులు చేసినప్పుడు కూడా వర్క్బాలు ఇవన్నీ ఆడేవాళ్ళము ఇలా ఆడడం వల్ల మేము ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఎప్పుడన్నా మాకు రన్నింగ్ పోటీలు పెట్టినప్పుడు లేకపోతే పీటీ పీరియడ్ వెళ్ళినప్పుడు ఇలాగ రన్నింగ్ చేసుకుంటు ఆడేవాళ్ళం మేము ఒకవేళ మాకు ఖాళీ సబ్జక్ట్స్ ఏమన్నా ఉన్నాకానీ మేము రన్నింగ్ చేసేవాళ్ళము స్కూళ్ళలో కానీ లేకపోతే ఇంకా కాలేజ్లలో కానీ ఇలాగ ఆడుకుంటు మేము ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇలా చేయడం వల్ల రన్నింగ్ వర్కౌట్లను ప్రయత్నిస్తు ఉంటాము ఇలాగ పీటీ పీరియడ్ అప్పుడు ఎంతో ఇలా చేయడం వల్ల మాకెంతో ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళము ఇలా చేయడం వల్ల ఏంతో హ్యాపీగా ఉంటుంది ఇంకా ఎన్నో ఆటలు కూడా మనకి ఆడాలని ఒక ఆలోచన అనేది మనకు వస్తు ఉంటుంది కాబట్టి ఎంతో రన్నింగ్ చేసేవాళ్ళము లేకపోతే ఇంకా వాలీబాల్ ఆడడం లేకపోతే క్రికెట్ ఆడడం ఇలా ఆడడం వల్ల ఏదన్నా రన్నింగ్ చేస్తు ఆడేవాళ్ళం కాబట్టి ఎంతో హ్యాపీగా ఉటుంది ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాం ఇలా చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటాము ఫ్రెండ్స్ అందరం కలిసి